నేను చాలాసార్లు విశేషంగా వినూత్నమైనది ఆట ఆడాను ఎందుకనంటే ఆ ఆటల వల్ల మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మన యొక్క శరీరము మంచి ఆరోగ్యంగా చురుకుగా ఉంటుందని నేను అనుకుంటాను ఆ ఆట ఏమిటంటే కబడ్డీ నేను కబడ్డీ అనేది నా స్కూల్ సమయం నుంచి ఆడుతున్నాను ఎందుకనంటే ఏమైనా పండుగలు వచ్చినప్పుడు లేకపోతే గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు స్కూల్లో మాకు ఆటల పోటీలు పెట్టేవారు అందులో నేను ప్రతిసారి పాల్గొనేదాన్ని బట్ అన్నిట్లలో నేను కబడ్డీ ఆడుటకు ఎక్కువ ఉత్సాహం చూపేదాన్ని అలాగే కబడ్డీ ఆడి చాలాసార్లు నేను గెలుపొందాను దీనివల్ల నాకు ఎంతగానో సంతోషం కలిగేది ఇంకా ఆడుటకు నాకు ఉత్సాహం లభించేది వినూత్నమైన ఆట కబడ్డీ అనేది ఒక వినూత్నమైన ఆట అది చాలా మంది ఇప్పటికీ ఆడతారు దాన్ని మండల్ లెవెల్లలో అలాగే రాష్ట్ర లెవెల్లలో ఆడుతూ ఉంటారు కబడ్డీకి చాలా ప్రత్యేకత ఉంది అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన ఆట ఏదైనా ఉంది అంటే అది కబడ్డీ ఇది ఆడినప్పుడు నాకు మంచి ప్రోత్సాహం కలుగుతుంది మంచి అభినందనలు కలుగుతాయి అలాగే ఇంకా ఆడుటకు నాకు ఆశ కలుగుతుంది కాబట్టి నేను ఎప్పుడు కబడ్డీ ఆడేదాన్ని ఇప్పుటికి కూడా సమయం దొరికినప్పుడు ఆడటానికి ఇష్టపడతాను ఇంకా చాలామందిని ప్రోత్సహిస్తాను కూడా ఆటలు ఆడటానికి ఆటల ద్వారా మన శరీరం కానీ మన ఆరోగ్యం కానీ మనం ఆలోచించే విధానం కానీ పూర్తిగా మారుతున్నాయి మారుతాయి మంచి ఆరోగ్యం పొందడానికి సహాయం చేస్తుంది కాబట్టి ఆటలాడడం మంచిది అలాగే వాటిని మంచిగా ఇతరులకు చెప్పడం కూడా మంచిది వినూత్నమైన ఆటలాడటం వల్ల మనం ఆడే ఆటలకు ప్రత్యేకత కలుగుతుంది కొత్త ఆటలను కూడా ఆడటం మంచిదని నేను అనుకుంటాను